చెప్పండి కాల్ చేసారు కదా రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాము అవును విజయవాడ నాయుడు రెస్టారెంట్ లేదు సార్ మీకు వెజ్జా నాన్వెజ్లో కావాలా నాన్వెజ్ నాన్వెజ్లో అయితే అల్ ఐటమ్స్ సర్ ఆల్ ఐటమ్స్ పన్నీరు అండ్ చికెన్ నాన్వెజ్లోనా నాన్వెజ్లో అయితే మీకు చికెన్ మటన్ అండ్ మీరు చెప్పాలే కానీ ఇంకా మీకు బీఫ్ కానీ లేక సంథింగ్ ఫిష్ స్పెషల్ మీకు ఫిషే బెస్ట్ అండి మీకు రొయ్యలు అంటే మీకు బిర్యానీ రొయ్యలు ప్రాన్స్ బిర్యానీ కావాలంటే మీకు ఫ్రాన్స్ బిర్యానీ కూడా అలా చెయ్య వచ్చు మెనీ టైప్స్ ఆఫ్ ఉంటాయి మీకు మెనూ పంపించమన్నా మెనూ పంపిస్తాను మీరు ఆర్డర్ ఆలా మేను అంతా చెక్ చేసుకుని మీకు ఏమేం కావాలో ఒకసారి ఆర్డర్ ఇస్తే అది కూడా వన్ డే బిఫోర్ మీరు ఆర్డర్ ఇచ్చినట్టు అయితే నేను డెఫినిట్లీగా మీకు మీ ఆర్డర్ అనేది ప్యాక్ చెయ్యగలం ఆఫర్స్ అంటే మీరు మీరు పెట్టుకున్న దాన్నిబట్టి ఉంటుంది డెఫినెట్లీ ఆఫర్ ఇవ్వగలను నేను అది మీరు పార్టీస్కి ఈవెంట్లకి ఇన్వెస్ట్ చేసి మీరు బుక్ ఫుడ్ అనేది బుక్ చేసుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్లీగా మీకు ఆఫర్ ఇవ్వగలను ఓకే షూర్ ఉండొచ్చు డెఫినెట్లీ సిక్స్టీన్ మెంబర్స్కి అంటే డెఫినెట్లీగా ఓకే చెప్పండి మ్యాగ్జిమం అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి సార్

ఓకే షూర్ సర్ స్విగ్గి అండ్ జొమాటో డెలివరీ ఆఫర్ ఆప్షన్ ఉంది సార్ లేదు మీరు డైరెక్టర్గా మా షాపు షాపు నుంచి కూడా మేము డెలివరీ పంపించగలం ఎందుకంటే ఇది ఆర్డర్ కాబట్టి

ఓకే ఓకే ఓకే య థ్యాంక్ యూ